హలో నమస్తే అండి ఇది సూర్య ట్రావెలింగ్ ఏజెంట్ అండి

కాకినాడ నుంచి ఆగ్రాకి వెళ్ళాలి అండి మేము కలిసి మేము ఒక పది టు పదిహేను మంది ఉంటాం అండి మొత్తం మేము అయితే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ అనేది స్టార్ట్ అవుదాం అని అనుకుంటున్నాం సో మాకు మీరు ఎంత తీసుకుంటారో అంత పదిహేను మందికి స్లీపర్ అనేది కావాలి సో మీరు ఎంత అమౌంట్ తీసుకుంటారు అండి ముప్పై వేలు అండి అంటే ఓన్లీ ఫుడ్కా అండి లేకపోతే ట్రావెలింగ్కు అండి లేకపోతే ఫుడ్కు కూడా తీసుకుంటారా అంటే మేము ఉన్న పదిహేను మందికి కూడా మాకు స్లీపర్ అనేది కావాలి ఎందుకంటే మాకు కొంచెం ఒక పెద్ద ఏజ్ అనే వాళ్ళు ఉన్నారు అన్నమాట సో వాళ్ళకు కూడా సో బ్యాక్ పెయిన్ అలాంటివి రాకుండా మంచిగా ఉండే కారు ఒకటి కావాలి కారు పెడతారా లేక మినీ వ్యాన్ పెడతారా ఓకే మినీ వ్యాన్ అండి సో మినీ వ్యాన్ ఏంటంటే అంటే మాకు వచ్చిన డ్రైవర్ కూడా మేము ఫుడ్డు ఖర్చు చేసుకోవాల లేకపోతే మీరు చేస్తారా ఓకే ఒ ఒకటే మాకు మటుకు మేము ఖర్చుపెట్టుకోవాలి ఇంకా ఏమి తగ్గదా అండి ఓకే అంటే కొంచెం మీరు ఏమి తగ్గించరా అండి ఇంకా సరే అండి అయితే రాత్రి మేము ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని రేపు ఈవినింగ్ లోపల కాల్ చేసి మాట్లాడుతాం అండి థాంక్స్ థాంక్స్ అండి మా కాల్ ఆన్సర్ చేసినందుకు